మీరు మీ ప్రాంతంలో పట్టణ పట్టణాలు నగరాలలో ఉండే హెల్త్ కేర్ రంగం మధ్య పోలిక చెప్పగలరా నగరంలో ఎక్కువ సౌకర్యం ఉంటుంది కాబట్టి అక్కడ తొందరగా నయం అయిపోతుంది తొందరగా వచ్చేస్తూ ఉంటారు ప్రాంతంలో ఎలాగంటే ఎక్కువ సౌకర్యం ఉండదు కాబట్టి అంత తొందరగా నయమవ్వకపోవచ్చు కానీ మనుషుల మధ్య అన్యోన్యత ఆప్యాయత ఉండడం వల్ల ఒకరు పలకరించడం వల్ల అంతటితోనే సగం రోగం నయమైపోతుంది పట్టణాలలో ప్రాంతాలలో కూడా ఇప్పుడిప్పుడే చిన్న చిన్న ప్రాంతాలలో కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి హెల్త్ కేర్ రంగంలో అలా నగరాలలో ఉండే సౌకర్యాలే ప్రాంతాలలో కూడా ఇకపై వస్తాయని నా అభిప్రాయం